మా కుటుంబ వంటకాలలో వచ్చేసరికి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పాటోలి అని సెనగలతోటి చేస్తూ ఉంటారు అది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది అలాగే మా అత్తగారు వాళ్ళ ఇంటిలో సొరకాయను పొడిచి కూరగా చేస్తూ ఉంటారు అది కూడా చూడ్డానికి భిన్నమైన వంటకంలా కనపడుతూ ఉంటుంది అది వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు నేర్చుకున్న వంటకము అలాగే దాన్ని మాకు మళ్ళీ నేర్పిచ్చారు